హలో నవీన్

చెప్పు వినపడుతోంది రికార్డ్ అవుతోంది ఓకే ఈ కోళ్ళ ఫామ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతోంది వచ్చ్చే దిగుబడి ఎన్ని గుడ్లు వస్తాయి ఎంత మనకి ఎంత పెట్టుబడి మీద తగులుతుంది ఒక నెలకి అంటే మనం ఒక వన్ ఇయర్కి వచ్చేసి మనం ఎర్న్ చేయాలంటే ఫైవ్ ల్యాక్సా అచ్చ అంటే ఎగ్స్ మొత్తం ఎన్ని ఎన్ని కోళ్ళు ఉంటాయి దాదాపు మొత్తం అన్ని ఇట్ట మరి టెంపరేచర్ గిట్ల ఏమన్నా దాని ఎఫెక్ట్ పడుతుందా వాటిమీద

అచ్చ

ఇట్ల మనకి ఎక్కువ ఎగ్స్ మీద లాభం వస్తదా లేకపోతే చికెన్ మీద లాభం లాభం వస్తదా

అవునవును అంటే ఈ మ్యారేజ్లల్ల మ్యారేజ్లల్ల ఎక్కువ చికెన్ ఈ ఫంక్షన్స్లలో అట్ల కూడా కొంచెం లాభం బాగుంటుంది కదా చికెన్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా ఎగ్స్ కన్నా అంటే డై డైలీ బిజినెస్ కాబట్టి ప్రాఫిట్ బాగుంటుంది

అచ్చ మళ్ళా దాన్ని ఈ ఆ కోళ్ళ పైన ఎరువు కూడా ఇంకా లాభం ఉంటుంది కదా

అయిపోయిందా ఓకే